నా నృత్య జీవితంలో సవాళ్లు అంటే నాకు పెళ్లిగాక ముందు నృత్యం చేయాలని అందరిలో ఒక గౌరవంగా నా కన్నతల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చాలా బాగా నృత్యం అనేది నేను చేసేదాన్ని ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవటానికి ప్రయత్నాలు చేసేదాన్ని అలాంటిది అంటే కొందరు పెద్దవాళ్ళు ఉండి అవసరమా బయట ఇట్లా తందనాలు వేయటం అని అలా అలా చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు కూడా మానిపించడానికి చాలా సార్లు ప్రయత్నలు అయితే చేశారు మళ్ళీ నేను చిన్నగా వాళ్ళకి సర్ది చెప్పి మా గురువులతో వాళ్ళకి చెపించి నా నృత్యాన్ని అయితే నేను కొనసాగించేదాన్ని కానీ మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఒప్పుకున్నా కానీ అత్తమామలు వీళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పటం జరిగింది ఆ తర్వాత పిల్లలు పుట్టడం దీనివల్ల నేను నా నృత్య జీవితాన్ని కొనసాగించకుండా మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది అది నేర్చుకునేటప్పుడు మొదట్లో నాకు అర్థం కాక అందరి చేత చివాట్లు తినడం కానీ అలాంటి కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నాను